గత కాలంలో నేను ఒక ఆన్లైన్ లో ఎంతో బాగా కలర్ ఫుల్ గా ఉన్న ఒక చీరని అయితే నేను చూశాను అయితే ఆ చీర నాకు చాలా బాగా నచ్చింది నచ్చిన వెంటనే ఆర్డర్ పెట్టుకుందామని దానికి కాస్ట్ చూశాను కాస్ట్ చాలా తక్కువగా ఉంది ఇంకా దాని ధర తక్కువ ఉండటంతో డెలివరీ చార్జెస్ కూడా చూశాను డెలివరీ అయితే ఫ్రీ ఇంకా ఫస్ట్ లో ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇస్తాను అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేసి ఉంది వెంటనే నేను అది ఆర్డర్ పెట్టేసుకున్నాను అయితే ఇంత చౌకగా వస్తుంది కానీ దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేదంటే పాత చీర ఏమైనా ఇచ్చేస్తున్నారా అని చాలా అనుమానంగా ఉన్నాను అయితే డెలివరీ చేసిన మూడు రోజులకే అంటే నేను ఆర్డర్ పెట్టిన మూడు రోజులకే అది డెలివరీ అయ్యింది అయితే మూడు రోజులకే నేను వెంటనే దాన్ని చెక్ చేసి చూశాను వెంటనే నేను హ్యాండ్ క్యాష్ ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను అయితే నేను చెక్ చేసుకున్నాకే నేను క్యాష్ ఇచ్చాను అయితే ఆ సారీ ఎంత బాగుందంటే సేమ్ నేను పెట్టిన డిజైన్ ఏ నేను పెట్టిన క్లాత్ ఏ అక్కడ ఏం అయితే మెన్షన్ చేశాడో ఆ క్వాలిటీ లోనే ఉంది నాకు క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది సో అందుకు నేను నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ని మీతో పాటు ఇంకా నా ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసుకోవాలని నేను వెంటనే మా గ్రూప్స్ లో నేను ఏ శారి అయితే పెట్టుకున్నానో ఆ కంపెనీ ప్రొడక్ట్ ప్రొడక్ట్స్ కోసం నేను ఒక చిన్ని యాడ్ లాగా అయితే నేను వారికి పంపించాను ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి అని నేను చెప్పాను మంచి రేటింగ్ కూడా ఇచ్చాను ఇలాంటి ప్రొడక్ట్స్ మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలని చెప్పేసి ఆశపడుతున్నాను ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేనింత హ్యాపీ గా చేసినందుకు ఇలాంటి ప్రొడక్ట్స్ నేను మళ్ళీ కొనాలి అని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే నాకు వచ్చింది అందుకు ఇలాంటి శారీ నేను మళ్లీ ఇంకొకటి పెట్టుకోవాలి అంటే మా సిస్టర్ కి కూడా నేను పెట్టాలి అని చెప్పేసి నేను దాని గిఫ్ట్ ఇద్దాం అని కూడా నేను మళ్ళీ ఇంకొకసారి అయితే ఆర్డర్ పెట్టాను